అండి నమస్కారం అండి అదేనండి ఇలాగా ఆ ఆర్డర్ ఒకటి పెట్టుకున్నానండి ఫుడ్ కాకపోతే ఆ ఫుడ్ అనేది నేను పెట్టింది కాకుండా వేరేది అనేది డెలివరీ అయ్యిందండి నాకు మరి దాన్ని నేను ఇంట్లోనే తింటానండీ కాకపోతే ఏంటో ఈ మధ్య ఇప్పుడు ఒకసా ఒకసారి ఆర్డర్ పెట్టుకుందాం ఫుడ్ ఆ రుచి చూద్దాం అని చెప్పి ఆర్డర్ పెట్టుకున్నానండీ కాకపోతే అది మరి ఎలా మరి అది ఎలా మారిందో తెలియటం లేదండి అందుకే ఒకసారి మిమ్మల్ని సంప్రదించు దామని మాట్లాడుతున్నానండి అది ఎవరి వల్ల జరిగింది అంటారు అది మరి డెలివరీ ఏజెంట్ ద్వారా తప్పు అయ్యింది అనడానికి చెప్పలేను నేను అక్కడ జరిగింది అనడానికి చెప్పలేను మీరు మరి కొద్దిగా ఈ దీన్ని పరిష్క పరిష్కరించాలండి డెలివరీ నాన్ నేను అడిగింది కాకుండా వేరేది వచ్చింది దాన్ని ఇప్పుడు మరి ఎలాగైనా సరే మీరు రీప్లేస్ చేసి నేను ఆర్డర్ పెట్టిన దాన్ని నాకు ఫుడ్ డెలివరీ చేయాల్సింది మరి అడుగుతూ కోరుతున్నాను ఎంత టైం పడుతుందండి డెలివరీ అవ్వడానికి ఆ ఇంచు మించు ఒక ముప్పై నిమిషాలు పడుతుందని అనుకుంటున్నానండి మరి అది మీరు రీప్లేస్ చేస్తారని ఆశిస్తున్నానండి డెలివరీ ఏజెంట్ ద్వారా తప్పు జరిగిందని అనటానికి చెప్పలేకపోతున్నానండి ఎందుకంటే ఆయన తీసుకొచ్చి ఇవ్వడం వరకే అని తెలుసు మరి అక్కడ ప్యాకింగ్ చేస్తున్నప్పుడు మరి ఒకళ్ళు ఒకరికి మారిందా ఏంటి అనేది ఒకసారి మీరు అక్కడ ఒకసారి చెక్ చేసి నేను ఆర్డర్ పెట్టింది నాకు డెలివరీ చేస్తారని కోరుకుంటున్నానండి కొద్దిగా కొద్దిగా తొందరగా మీరు దీన్ని పరిష్కరిస్తారని ఆశిస్తున్నానండి సరే అండి ఉంటానండీ